పిల్లలు తమ ఖాళీ సమయంలో చాలా వినోదం చేస్తారు అందులో పెద్ద పెద్ద వారిని ఇబ్బంది పెట్టడం మరియు చాలా ప్రయోగాలు చేస్తూ ఉపయోగాలు ప్రయోగాలు చేస్తారు పిల్లలు పిల్లల వల్ల చాలా నష్టాలు కూడా జరుగుతాయి వాళ్ళకు ప్రాణహాని కూడా ఉంటుంది రోడ్లమీద తిరగడం వలన వాళ్ళకి వాహనాలు తాకి చనిపోయి చనిపోవడం కాళ్ళు చేతులు విరగడం ఇలాంటివి చాలా జరుగుతాయి మరియు పాఠశాలలో ఉన్నప్పుడు పిల్లలు ఖాళీగా ఉంటే వారికి సంబంధించిన హోంవర్క్లు మరియు లేకుంటే బయట కూర్చొని ఆడుకోవడం ఇసుకలో ఇసుకలో ఆడటం మట్టిలో ఆడటం ఇలాంటి పనులు చేస్తారు అలాగే పిల్లను పిల్లలు ఊరికే ఖాళీ సమయంలో అటు ఇటు తిరగడం వలన వాహనం వేరే వాళ్ళు ఎత్తుకపోవడం ఇలాంటివి చాలా జరుగుతాయి పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు ఖాళీ సమయంలో ఎక్కువగా ఆటలు ఆడదానికి ఉపయోగిస్తారు మరియు ఈమధ్య ఆటల కాలంలో ఆడటానికి ఉపయోగిస్తారు ఆటల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళను ప్రభుత్వం ఆటల గురించి సపరేటు సపరేటుగా ఎక్కువ సమయం కేటాయిస్తుంది పిల్లలు చాలా మంచి మనస్తత్వం ఉన్నవారు పిల్లలు ఎక్కువగా ఖాళీ సమయంలో ఆడుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో పిల్లలు ఆడుకోవడానికి మొబైల్స్ సెల్ఫోన్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు సెల్ఫోన్లో గేమ్స్ ఆడటం వల్ల పిల్లలకు చాలా హానిగా ఉంటుంది వాళ్ళను వాళ్ళ భవిష్యత్తుకు చాలా హానికరం జరుగుతుంది వాళ్ళ భవిష్యత్తుపై ఎక్కువగా హాని జరుగుతుంది పిల్లలు ఈ మధ్యకాలం ఎక్కువగా ఇంత ఇంతకుముందు కాలంలో పిల్లలు ఖాళీ సమయంలో ఆడుకునే వారు హోంవర్క్లు చేసుకునేవారు అది ఇది ఏదో పని చేసుకునేవారు కానీ ఈమధ్యకాలంలో పిల్లలు ఖాళీగా ఉంటే చాలు సెల్ఫోన్లు పట్టుకొని ఇంట్లో కూర్చొని ఎప్పుడూ ఇంట్లో కూర్చుని ఉంటున్నారు బయటికి వెళ్ళడం లేదు దీని వలన పిల్లలు ఆడుకోక పోవడం వల్ల ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి అందువలనే ఈమధ్య పిల్లలు ఎక్కువగా చనిపోతున్నారు మరియు పిల్లలు బయట తిరగడం వల్ల ఆగంతకులు ఎత్తుకుపోవడం ఇలాంటివి చేస్తున్నాడు అగత్యాలు చేస్తున్నారు ఆడపిల్లలపై ఆడప్ ఎక్కువగా అఘాయిత్యాలు చేస్తున్నారు అలాగే ఆడపిల్లలు బయట కనబడితే చాలు ఎక్కువగా ఎత్తుకెళ్ళి ఏదో ఒక ప్రయోగాలు చేస్తున్నారు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఖాళీ సమయంలో వాళ్ళు ఆడుకోవడం ప్ర ప్ర పెద్దవారిని ఇబ్బంది పెట్టడం మరియు చాలా వరకు నష్టాలు చేస్తున్నారు పిల్లలు ఖాళీ సమయంలో పెద్దవారిని ఇబ్బంది పెడుతూ పెద్దవాళ్ళు ఇబ్బంది పడటం వాళ్ళ వాటికి ఏదో ఒక కారణాల వల్ల వారికి హాని జరుగుతుంది చాలా కారణాల వల్ల పిల్లలకు హాని కలుగుతుంది ఖాళీ సమయంలో అందువలన పిల్లలను కొద్ది కొద్దిసేపు పనిలో ఉంచాలి లేకుంటే చదువుకో చదువుకో పెట్టాలి ఎక్కువసేపు ఖాళీగా ఎక్కువసేపు ఉంటే ఉంచకూడదు రోజుకి ఒక గంట రెండు గంటలు మాత్రమే వాళ్ళని ఖాళీగా ఉంచాలి అదే ఏదో ఆడుకోనివ్వాలి వారిని ఆడుకోకుండా ఎప్పుడు కూర్చోబెట్టడం వల్ల వాళ్ళ మెదడుకు చాలా కష్టపడుతుంది వాడికి అందువలన వాళ్ళకు ఆరోగ్య సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి పిల్లలు ఖాళీ సమయంలో ఆడుకో లేకపోతే వాళ్ళకు ఆరోగ్య సమస్యలు మరియు హాస్పిటల్కి తిరగడం ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి వాళ్ళకు ఆదాయం చాలా ఎక్కువ అవుతుంది ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది పిల్లలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకు ఎటువంటి హానికరం చేయకుంటే కూడా కూడా జరగకుండా చూసుకోవాలి ఈమధ్యకాలంలో పిల్లలు బోరుబావిలో పడటం ఎక్కువైపోయింది అటు ఇటు ఆడుకుంటూ బోరుబావిలో పడుతున్నారు బోరుబావిలో పడ్డవారిని తీయడానికి చాలా కష్టమవుతుంది వాళ్ళను తీయాలంటే కనీసం రెండు మూడు రోజులు సమయం పడుతుంది లేకపోతే అండ్లనే ఊపిరాడక చనిపోతారు ఈమధ్యకాలంలో బోరు బావిలో నుంచి పిల్లలు తీయడానికి కొన్ని పరికరాలను ఉపయోగిస్తున్నారు మరియు కొన్ని పరికరాలను ఉపయోగిస్తూ ఉపయోగించడం వలన ఉపయోగించిన వలన వలన కూడా పిల్లలు బ్రతకడం కష్టమవుతుంది అందుకే పిల్లలను ఖాళీ సమయంలో అటూ ఇటూ బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ ఏదో ఆడుకోనివ్వాలి పిల్లలు చాలా భవిష్యత్తులో పిల్లలు చాలా కష్టపడతారు ఇప్పుడే కొద్దిగా కష్టపెట్టడం వల్ల కొద్దిగా భవిష్యత్తులో వాళ్ళు ఖాళీగా ఉంటుంది పిల్లలకు ఎక్కువగా కష్టం జరగకూడదు ఖాళీ సమయంలో ఉన్నప్పుడు వాళ్ళు టీచర్లు చెప్పిన హోంవర్క్ చేసుకోవడం వల్ల వాళ్ళకు మెదడు చాలా మంచిగా ఉంటుంది అంటే ఏదో పుస్తకాలు పాత పుస్తకాలు లేదా మంచి చరిత్రకారుల పుస్తకాలు ఖాళీగా ఉన్నప్పుడు చదివితే మంచి ప్రయోగాలు ప్రయోజనాలు ఉంటాయి పిల్లలు చాలా ఉపయోగాలు చేస్తారు వాటిని చదవడం వల్ల పాత చరిత్రలు మరియు మన భవిష్యత్తు గురించి భవిష్యత్తు తరాల గురించి పిల్లల మీదనే ఉంటుంది అందుకే వారు ఖాళీ సమయంలో ఎక్కువగా తిరగకుండా బయట తిరగకుండా పాతకాలంలో పిల్లలు ఖాళీ సమయంలో ఉన్నప్పుడు రోడ్డుల వెంబడి తిరగడం మరియు వాహనాలు ఎక్కి తిరగడం ఇలాంటివి చాలా చేస్తారు అలాగే పిల్లలు ఖాళీగా ఉంటే వాళ్ళ నాన్నతో మరియు వాళ్ళ అమ్మతో ఊళ్ళో ప్రయాణానికి ఎక్కువగా తిరుగుతారు ఇలా చేయడం వల్ల పిల్లలకు వాళ్ళ చదువు చాలా కష్టం అవుతుంది పిల్లలు అటు ఇటు ఖాళీ సమయంలో కొద్దిగా చదువుకోవడం వలన వాళ్ళకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ఇలాంటివి ఇలాంటివి జరగకుండా పిల్లలను ఎక్కువ కష్టపెట్టకుండా మంచి పనులు చె నేర్పించాలి పెద్దవారు